ఎక్కడున్నారు అన్న మీరు నేను కూడా చెన్నూరులో ఉన్నా మరి ఎక్కడికి రమ్మన్నారు ఏడ ఉన్నారు మంచిర్యాల వెళ్ళాలి అయితే ఒకటి షార్ట్కట్ రూట్ షార్ట్కట్ రూట్ కావాలి తొందరగా వెళ్ళాలి ఒక్కడినే కానీ తొందరగా వెళ్ళాలి షార్ట్కట్ రూట్ కావాలి ఓకే ఎంగేజ్ అయినా పర్లేదు కానీ మనం ఎగ్జాక్ట్గా కొంచెం టైం ఉంది అక్కడ కొంచెం ఆఫీస్ వాళ్ళు నేను ఒక ఫోర్ థర్టీ ఇట్లా అంటే ఫోర్ టెన్ ఫోర్ థర్టీ ఇట్లా వెళ్ళాలి ఫోర్ థర్టీ బిలో వెళ్ళాలి ఎంత ఛార్జ్ పడు ఫిఫ్టీన్ హండ్రెడా చూడవచ్చు కదా కొంచెం ఎప్పటికీ వస్తాము మే మేము డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి అదే ఎలా మరి మధ్యలో పాసెంజర్స్ దొరికితే ఎక్కించుకుంటారా మరి కంఫర్ట్ వస్తే ఏంటంటే మీకు కిరాయి ఇస్తున్నాము కదా యా ప్యాసింజర్ ఎక్కితే తగ్గించుకుందాము అంటారు ఇప్పుడు మనం ఎట్లా మంచిర్యాల షార్ట్కట్లో వెళ్ళాలి అంటే ఎక్కడ నుంచి వెళ్ళాలి కొంచెం తొందరగా రీచ్ కావడానికి అట్లా ఇంకా ఇట్లా భీమవరం అంటారు జయపూర్ అంటారు వేరే రూట్స్ ఏం లేవా వేరే రూట్స్ ఏం యా అంటే మనకి ట్రాఫిక్ ఉండకుండా వెళ్ళే రూట్ కావాలి యా యా అదే అదే మరి మంచిర్యాల పోవడానికి ఎంత టైం పడుతుంది మన చెన్నూరు నుంచి వెళ్ళడానికి అంతే మీరు నడపబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతోంది ఎక్స్పీరియన్స్ ఓకే ఓకే అదే వెళ్ళాలి అయితే మంచిర్యాలలో మనం ఇక్కడ రెడ్డి కాలనీ అని అక్కడికి వెళ్ళాలి ఇక్కడ మన యా యా ఒక చిన్న సార్ వస్తున్నాడు అయితే సార్ని కలవాలి అక్కడ కొంచెం చిన్న మీటింగ్ ఉంది మళ్ళీ రివర్స్ వచ్చేద్దాము వీలు ఉంటే మీకు రిటర్న్ కూడా వస్తాము కొంచెం మీకు వీలు ఉంటే అదే అప్ అండ్ డౌన్ చూద్దామని నీకు కాల్ చేసినా అక్కడ కొంచెం మీటింగ్ ఉంది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ దాకా పడుతుంది నైట్ వచ్చే వరకు ఎయిట్ నైన్ అవుతుంది అనుకో రివర్స్

అక్కడికి వెళ్ళినాక అంటే ఫస్ట్ ఉండాలి కదా దీనికి ఇంత రెంట్ అవుతుంది దీనికి ఇంత ఛార్జ్

యా యా మీరు కూడా మంచిగానే చెప్పారులే చూసి చెప్పారు ఓకే థ్యాంక్ యూ కలీక్